అతను జున్నార్కర్ యొక్క నేరా ఔర్ నందా యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆహూతితో తెలుగు చిత్ర సీమలోకి ప్రవేశించాడు సాలూరి రాజేశ్వరరావు స్వరపరిచిన హంసవాలే ఓ పడవ ఊగిసలాడెనయ ప్రేమయే జననాన మరణలీల వంటి కొన్ని పాటలు పెద్ద హిట్ అయ్యాయి శ్రీశ్రీ అనేక తెలుగు చిత్రాలకు స్క్రీన్ రైటర్ అతను భారతదేశంలోని ఉత్తమ చలనచిత్ర పాటల రచయితలలో ఒకడు అతను తెలుగులో వెయ్యికి పైగా సౌండ్ ట్రాకులకు సాహిత్యం అందించాడు తెలుగులో చిత్ర పరిశ్రమకు ఆయన గొప్ప ఆస్తి